మీరు డైరీ ఫార్మ్ ఓనరా అండి మాట్లాడేది మేం మీ దగ్గర నుంచి పాలు వేయించుకుంటున్నాము అండి మాకు ఇంకా మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి అండి పాల ప్రొడక్ట్స్ ఏమైనా ఓకే

ఓహ్ ఇంకా

మాకు నెయ్యి కే జీ ఎట్లా అండి సరే అండి మాకు పె డైలీ పెరుగు కూడా కావాలండి పెరుగు ఎట్లా అండి లీటర్

సరే అండి

మాకు పెరుగు బటరు అండ్ నెయ్యి కావాలండి మాకు తప్పకుండా అండి తప్పకుండా పంపిస్తాను ఒకసారి మీ నంబర్ మాకు వాట్సప్ చేయండి మేము తప్పకుండా మీకు పంపిస్తాం సరే అండి